సద్దుల బతుకమ్మ గురించి చెప్తున్నాను మా ఊరిలో అంటే మాది పేరు పల్లి గ్రామము తెలంగాణ రాష్ట్రము పెద్ద పల్లి జిల్లా లో కమాన్పూర్ మండలంలో పేరు పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ గురించి నేను చెప్తున్నాను దసరా దసరా సద్దుల బతుకమ్మ రెండూ కాంబినేటెడ్గా మా ఊరిలోనే జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది తెలంగాణలోనే పెద్ద పండుగగా మేము భావిస్తాము ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఉదయాన్నే లేసి ఆ రోజు అమావాస్య కావడం వల్ల ఉదయాన్నే లేచి మేము అందరము ఇంట్లో వారందరము తలంటు స్నానాలు చేస్తాము తర్వాత మా పెరటి తోటలోని పువ్వులన్నీ తీసుకొచ్చి వాటిని ఉంచి ఒక సిబ్బిలో ఈ పూలన్నింటిని ఫస్ట్ ఆకులు వేసి ఆ తర్వాత పూలన్నిటిని ఒక దాన్ని ఒకటి రంగు రంగులుల పూలతో బతుకమ్మను చాలా అందంగా అలంకరిస్తాము అలంకరించిన తర్వాత ఆ బతుకమ్మను పూజ గదిలో పెట్టి సాయంత్రము ఐదు గంటల సమయానికి అక్కడ అమ్మాయి ఇంట్లో తయారు చేసిన తొమ్మిది రకాల సద్దులను మరియు ఒక పండు నైవేద్యంగా పెట్టిన తర్వాత అగరుబత్తీలు మంగళ హారతులు ధూపము వెలిగించి మంగళ హారతి ఇచ్చిన తర్వాత బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెడతారు అలా గౌరమ్మను పెట్టిన తర్వాత ఆ బతుకమ్మను ఆ ఇంటి ఆడపడుచు తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టి ఐదు చుట్లు తిరుగుతూ పాటలతో ఐదు పాటలు పాడి బతుకమ్మ గురించి వర్ణించుకుంటూ పాటలు పాడి ఎంజాయ్ చేస్తాం తర్వాత మా వీధిలో పెట్టుకొని అందరమూ ఆ వీధిలోని ఆడపడుచులు అందరమూ చాలా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి వస్తారు అక్కడ డీజే బాక్సులు కూడా పెట్టుకొని పాటలు పెట్టుకొని మేము చాలా ఎంజాయ్ చేస్తాం మొదటిరోజు ఇలా పదకొండు గంటల వరకు నైట్ పదకొండు గంటల వరకు ఇలా బతుకమ్మను పూజించుకుంటూ పాటలు పాడుకుంటూ చేసిన తరువాత నైట్ వరకూ వెళ్ళి తిరిగి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది మొదటి రోజు ఇలా జరుగుతుంది తర్వాత నెక్స్ట్ డే రెండవ రోజు కూడా ఇదేవిధంగా బతుకమ్మను ఉదయాన్నే లేచి పూలన్నీ వెతుకొచ్చుకొని అలంకరించిన తర్వాత బతుకమ్మను మళ్ళీ పూజించి అగరుబత్తులతో మంగళ హారతులతో పూజించుకొని ఇంటి గుమ్మం వద్ద ముంగిట వాకిట్లో ఆడుకొని తర్వాత వీధిలో కూడా ఆడుకున్న తర్వాత రెండవ రోజు కూడా బతుకమ్మను నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇదే రెండవ రోజున కూడా మా గ్రామంలో మేము బతుకమ్మ ఆడే చోటనే మా గ్రామ దేవత అయిన దుర్గా మాతను కూడా నిలుపుకుంటాము దుర్గా మాతను కూడా పూజించుకుంటాం తర్వాత మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఏడవ రోజు ఎనిమిదవ రోజు కూడా ఇదే విధంగా బతుకమ్మను రంగు రంగుల పువ్వులతో అలంకరించి ప్రతి రోజూ ఇలాగే అలంకరించి మా ముందటగా మా వాకిట్లో పెట్టుకొని ఆడిన తర్వాత మా వీధిలో కూడా ఆడపడుచులం అందరమూ ఆడుకోవడము జరుగుతుంది తర్వాత తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజుకి వచ్చేసరికి మేము అందరం మ చాలా ఇంట్లో వాళ్ళ అందరమూ ఉదయాన్నే లేచి నూతన వస్త్రాలను ధరించి పిండి వంటకాలు చేసుకొని పాయసాలు చేసుకొని తొమ్మిది రకాల సద్దు నైవేద్యాలు కూడా రెడీ చేసుకోవడము జరుగుతుంది తర్వాత ఆ బతుకమ్మను చాలా పెద్దగా ఎవరికి వీలైనంతగా వారు ఐదు ఆరు అడుగుల క్రమంలో అన్నీ పువ్వులు కొనకొచ్చుకొని మా ఇంట్లో అందరూ పూలతో సహా బతుకమ్మను చాలా పెద్దగా అలంకరించుకుంటాము తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను ఆ బతుకమ్మ పైన పెట్టి మంగళ హారతులు తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆడపడుచు హారతి ఇచ్చిన తర్వాత మా వాకిట్లో ఆ బతుకమ్మను పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ మేము పాటలతో బతుకమ్మను పూజించుకుంటూ తర్వాత మా వీధిలో కూడా అదే విధంగా వీధిలోని ఆ గ్రామంలోని ఆడపడుచులు అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మను పూజించుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాము తర్వాత తిరిగి పదకొండు గంటల సమయంలో నిమజ్జనం చేసుకుంటాము ఈ పూల బతుకమ్మలన్నీ ఆ చెరువులో నిమజ్జనము చేసి అక్కడ మేము తీసుకపోయిన ప్రసాదాలు అంటే సత్తు ముద్దలను ఒకరికొకరము ఇచ్చుకుంటూ ఇచ్చితినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినము అని అలా ఆటలాడుకుంటూ తిరిగి రావడము జరుగుతుంది తర్వాత రోజు దసరా విజయ దశమి విజయదశమి రోజు కూడా మా ఇంట్లో అందరమూ మా గ్రామంలో అందరమూ కూడా ఉదయాన్నే మంగళ స్నానాలు చేసి పిండి వంటలు మాంసాహారాలు బిర్యానీలు చేసుకొని రెడీగా పెట్టుకుంటాము అదే రోజు నరకాసురుడిని కూడా కాల్చడము జరుగుతుంది సాయంత్రం టైంకి మేము జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర పూజ చేసి డప్పులతో బాజాలతో తిరిగి పరి గుడికి వచ్చి గుడిలో జమ్మి పెట్టేసి దేవుడికి పెట్టి ఒకరికొకరు పెట్టుకోవడం మలై మలైలు ఇచ్చుకోవడం జరుగుతుంది చివరి రోజున కూడా ఇదే విధంగా నరకాసురుడిని వధనము చేసిన తర్వాత అందరమూ సంతోషంగా పిండి వంటలు బిర్యానీలు తిని ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాము తర్వాత ఈ సేమ్ టైంలో దుర్గా మాతను కూడా నిమజ్జనం చేసుకోవడము జరుగుతుంది దుర్గా మాతను తొమ్మిది రోజులు పూజించిన తర్వాత సాంప్రదాయ దుస్తులతో కళాకారుల పాటలతో డప్పు వాయిద్యాలతో ఊరంతా ఊరేగింపు చేసిన తర్వాత అమ్మ వారిని కూడా ప్రతీ ఇంటికి గడపగడపకూ తీసుకొచ్చిన తర్వాత మాకు ప్రతీ ఇంటికి ప్రసాదము ఇవ్వడము జరుగుతుంది అమ్మవారి కుంకుమ గాజులు ఇస్తూ తిరిగి అమ్మవారిని కూడా నిమ జ్జనంచేయడం జరుగుతుంది ఇది మా తెలంగాణాలోని మా ఊరిలో చేసుకొనే అతి పెద్ద పండుగ ఈ పండగంటే మా ఊర్లో అందరికీ చిన్న పిల్లల నుండి పెద్ద వారికి వరకూ దసరా అంటే చాలా ఎంతో ఇష్టమైన పెద్ద పండుగగా భావిస్తాము దసరా వస్తుందంటే మేము చాలా ఆనందంగా ఉంటాము దసరా అనేది అందరినీ కలుపుకొని పోయే ఒక సాంప్రదాయమైన పెద్ద పండుగగా భావిస్తాము ప్రతి చిన్న కుటుంబంలో కూడా దసరా పండుగను జరుపుకుంటా